ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంటా అండి మీ దగ్గర ఫుడ్ ఐటమ్స్ బాగా ఉన్నాయని తెలిసింది నాకు అయితే చికెన్ చికెన్ బిర్యాని మరియు చికెన్ ఫింగర్స్ లాలీపాప్స్ మరియు మిర్చి చికెన్ కావాలి అదేవిధంగా దానికి జతగా టోమాటో సాస్ మరియు వైట్ సాస్ కూడా కావాలి అదేవిధంగా ఎన్ని రకాలు ఉన్నాయో వాటిలో మంచి టేస్ట్ ఉండేలాగా చూడండి దమ్ బిర్యానీ మరియు మసాలా రైస్ కూడా కావాలి మా పిల్లలకు మా ఫ్రెండ్స్కి మీ హోటల్లో ఉన్న బిర్యాని చాలా ఇష్టం మరియు అదే టెస్ట్తో పాటు అదే క్వాంటిటీతో ఇవ్వగలరు ఇంకా